నేను పండుగల సందర్భముగా చాలా సంతోషముగా జరుపుకుంటాము వినాయకచవితి వచ్చినపుడు మేము మట్టితో వినాయక విగ్రహాన్ని తయారు చేసి పూజలు చేసుకొని తిరిగి అది పర్యావరణానికి విఘాతం కలిగించకుండా ఆ మట్టి విగ్రహాన్ని మేము మా ఇంటిలోనే ఒక బకెట్లో వేసి నిమజ్జనం పూర్తిగా నిమజ్జనం అయిపోయాక దానిని మరియు మా పూల మొక్కలలో ఆ నీటిని వేసేవాళ్ళము అందు కారణంగా పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు కాబట్టి చాలా సంతోషంగా వినాయకచవితిని చేసుకుంటాము